మాకు దగ్గరలో అంటే స్థానిక క్రీడా ఈవెంట్లు నిర్వహించగలిగే స్టేడియంలు అంటే ఏమీ లేవు మా ప్రాంతంలో అంటే పశ్చిమ గోదావరి ప్రాంతానికి వస్తే అంటే ఏదయినా చిన్న చిన్న గ్రౌండ్లు చిన్న చిన్న టోర్నమెంట్లు తప్పితే సాంకే ఎక్కువ అంటే స్థానిక క్రీడ ఈవెంట్లు నిర్వహించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి అంతే కానీ ఎక్కువ మంది వచ్చి ఆడుకోవడానికి లేదా పెద్ద పెద్ద టోర్నమెంట్లు నిర్వహించడానికి మాకు ఇక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో అయితే ఏమీ ఉండట్లేదు